నందిని అరవింద్ కుమార్ నితీష్ వర్మ శ్రీరామ్ విజయ్ కుమార్ శాంతి ప్రియా జగదీష్ సాయి సుమంత్ ధనూష్ మోహిత్ చెన్న కృష్ణ శ్రీనివాసులు పావని దివ్యదర్శిని ప్రియా అశోక్ భాను భరత్ శ్రీ ఉమా